పిల్లవాడు పుట్టిన మొదటి రోజు నుంచి మూడు నెలలప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు అతని కే మెడలో ఎటువంటి ఒక ఆభరణం వేయడం కానీ ఆ తర్వాత కాళ్ళకు కొన్ని ఆభరణాలు వేయడం కానీ చేతిలో కొన్ని కడియాలు లాంటివి ఇవన్నీ వేస్తాము వేసేసి ఆ బిడ్డ పరంగా ఒక ఆనందంగా ఉంటాము దానికితోడు ఏందంటే ఇప్పుడు ఆ పాపకు ఈ సంవత్సరంలోపే పేరు పెట్టడం మంచి పేరు పెట్టడం ఆ పేరు పెట్టడానికి మత పెద్దలను పిలిపించి ఇంటికి కొద్ది స్వీట్లు తయారు చేసి ఆ రోజు తల్లితండ్రులు పరంగా తేనే చ బాబుకు తినిపించి ఆ రోజు పేరు పెడతాము ఆ తర్వాత ఎటువంటి దిష్టి తగలకుండా ఆ దిష్టి చేయడం ఆ తర్వాత పుట్టిన నలభై రోజుల లోపు ఆ అబ్బాయి ఆ పాపకు సిలగాయి

కేశఖండనం చేసి దాని పరంగా మళ్ళీ అమ్మాయితే ఒక గొర్రెను కానీ అదే అబ్బాయితే రెండు గొర్రెలను ఆ అబ్బాయి పేరు ఈ శాక్రిఫైస్ చేసి ఆ యొక్క మాంసాన్ని పేదలకు పంచి పెట్టడం కొంత ఇంట్లో కొంత జనాల్లో అన్నదాన కార్యక్రమం చేయడం అవి జరుగుతుంది ఆ తర్వాత పేరు పెట్టినప్పుటి నుంచి ఆ అబ్బాయిని మనం చేసిందంటే ఏ స్కూల్లో చేర్పియాలి ఎలా చదివియాలి అని ఆలోచిన చేయడం